ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ప్రాథమిక మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి స్కాలర్షిప్లు విద్యా రుణాలు ఫ్రీషిప్లాంటి అవకాశాలు ఆర్థికంగా బలహీనులైన విద్యార్థులకు ఉపయోగపడతాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా తమ కృషి పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు ప్రముఖ వ్యక్తుల్లో చాలా మంది నిరుపేద కుటుంబాల నుంచే వచ్చి విజయం సాధించారు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా విద్యను అభ్యసించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు యూట్యూబ్ స్వయం అధ్యయనం ద్వారా కూడా వ్యక్తి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు కేవలం డిగ్రీలకంటే నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత పెరుగుతుంది స్వతంత్రంగా నేర్చుకునే జిజ్ఞాస ఉన్నవారు అవకాశాలను సృష్టించుకోగలరు సాధారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే మంచి విద్య పొందగలమనే అభిప్రాయం ఉంటుంది కానీ ఇది సత్యం కాదు సరైన మార్గదర్శకత్వం కృషి నైపుణ్యాభివృద్ధికుంటే ఆర్థిక పరిస్థితి ఎంతటి వారైనా విజయం సాధించగలరు